ఆ ట్రిప్ ట్రిప్ అనగానే నాకు మొదటిది నాకు అయితే ఫస్ట్ గుర్తు వచ్చేది మంచి గోవా ట్రిప్ మేము చాలా ఫ్రెండ్స్ అయితే చాలా సార్లు అనుకున్నాం ఏదైనా సమయంలో ఎటన్న వెళదాం ఎటన్న వెళదాం అనుకుంటే గోవాకు అయితే వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం ఎలా ప్లానింగ్ అంటే గోవా వెళ్లే ఒక ఫోర్ ఫైవ్ వన్ వీక్ ముందు నుంచే స్టార్ట్ అయితామన్నట్లు ప్రేపరషన్ అంటే మంచికి ఒక టెన్ థౌసండ్ చేతిలో పట్టుకోవాలి అండ్ కారులో వెళతాం కాబట్టి కారుకి కారు మెయింటైన్స్కి కార్ డీజిల్ అండ్ టోల్ గేట్లకి అయితే ఖర్చులకి అయితే మనీ అనేది అనేసి పక్కకి అయితే పెట్టుకుంటాం అండ్ ఇగ పర్సనల్ ఖర్చుల కోసం అయితే ఇంకా కొన్ని ఫైవ్ థౌసండ్ అయితే అట్ల ఎక్కువ తీసుకొని అయితే పోతాం ఎందుకంటే అక్కడికి వెళ్లినాక కూడా కొంచెం రూంమేట్స్ అవి లాంటివి ఉంటాయ్ కాబట్టి పర్సనల్ ఖర్చుల కోసం మనీ అయితే ఎక్కువ తీసుకుపోతాం అండ్ అయితే మనిషికైతే వాళ్ళు నాలుగు అయితే మినిమం టెన్ థౌసండ్ తెచ్చుకోండి అయితే చెబుతాం ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక అందరికీ ఖర్చులకు పైసలు సరిపోకపోతే మల్ల ఒకరినొకరిని అడగడం ఉంటుంది సో వాళ్లకి మాకు సరిపోవని ముందు జాగ్రత్త కొద్దీ కొంచెం పైసలు అనేటివి ఎక్కువ తీసుకపోతాం సో ఇలాంటి టూర్ల వలన అయితే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ వెళ్లేటప్పుడు అయితే ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ కాని ఉంటారు బట్ మేమైతే ఫ్రెండ్స్ అయితే విల్లనా విల్లాను అయితే కొనుక్కుంటాం ఫ్రెండ్స్తోనైతే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ట్రావెలింగ్ జర్నీ ట్రైమ్ జర్నీ ట్రైమ్ జర్నీ టైంలో కాని అండ్ మధ్య మధ్యలో ఎక్కడన్న ఆగుతాం కదా బాగా సేఫ్ట్ నాన్ స్టాప్ అయితే వెహికల్ నడపలేము కాబట్టి ఎక్కడన్నా ఆగినాకైనా మనమైతే చాలా అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తాం ఎక్కడైనా ఆగి ఫ్రెండ్స్తోని చిట్ చాట్ చేసుకుంటూ ముంజ ముచ్చట్లు వేసుకుంటూ వెళ్తాము సో ఇలాంటి ఇలాంటి ట్రావెలింగ్ అయితే చాలా ఎందుకంటే ఇది కూడా టైం తో కూడుకున్న పని గోవా వెళ్లాలంటే మాములు విషయం కాదు మినిమం నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఒన్ డే పడుతుంది అనుకుంటా ట్రావెలింగ్కే సో మంచి ఎంజాయ్మెంట్ మంచి మెమోరీస్ అయితే మిగిలుండి పోవాలని ఎంజాయ్ చేసుకుంటూనైతే వెళతాం సో అందులన నేను అయితే కారు అయితే అనుకున్న కారులో వెళితేనే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ ఉంటారు మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటూ అలా అలా వెళుతూ ఉంటే ఆ మజా వేరు ఉంటుంది అసలు ఆ టైంపాస్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఇట్ల నైతే ప్లానింగ్ చేసుకోవాలి నేను లాం లాంగ్ టూర్స్ పోతేనే బాగా బెటర్ అయితే ఉంటుంది